నాకు అన్నం పప్పు సాంబారు అనగా చాలా ఇష్టం ఎందుకు అన్నట్లయితే చిన్నప్పటినుంచి అన్నం పప్పు తినడం నాకు చాలా ఇష్టం ముఖ్యంగా దానిలో ఆ పదార్థాలలో ఉండే రుచి ఇంకా దేనిలో ఉండదు అలాగే వంకాయ అన్న నాకు చాలా ఇష్టం మామూలుగా ఉండే ఆ శాఖాహారం తినాలంటే నాకు చాలా ఇష్టం శాఖాహారాలు ఎన్ని ఉన్నా అన్ని నేను తినడానికి చాలా ఇష్టపడతాను అలాగే ఈ రకమైన ఆహారం తినడానికి నాకు చాలా ఇష్టం శాఖాహారంలో చాలా రకాలు ఉన్నాయి అన్నింటినీ కలిపిన నాకు తినాలంటే నేను చాలా ఇష్టపడతాను ఎందుకు అన్నట్లయితే అది తినడానికి చాలా రుచిగా ఉంటుంది అందుకే నేను శాఖాహారం తినడానికి ఇష్టపడతాను శాకాహారంలో ముఖ్యంగా అన్నం పప్పు రసం మజ్జిగ ఆవకాయ లాంటివి తినడానికి ఎక్కువగా ఇష్టపడతాను ఎటువంటి శాఖాహార హోటల్ రెస్టారెంట్ కనిపించిన తిని తినడానికి ఇష్టపడతాను ముఖ్యంగా ప్రతి చోటా నేను ఈ శాకాహారం తింటాను కానీ శాకాహారం మాత్రమే ఉండే రెస్టారెంట్లో అయితే తినటానికి ఇంకా ఎక్కువగా ఇష్టపడతాను అలాగే నాకు ఈ రకరకమైన ఆహారం తినాలంటే చాలా ఇష్టం ఎటువంటిది అన్నట్లయితే ఎక్కువ కారం లేకుండా ఉండే ఆహారం తినాలంటే ఇంకా చాలా ఇష్టం